తూర్పుగోదావరి జిల్లాలో స్థానికంగా లభ్యంగా ఉన్న రవాణా సంస్థలు ఏంటంటే రోడ్డు రవాణా రైలు రవాణా విమాన రవాణా నౌక రమా నౌక రవాణా ఇవన్నీ కూడా ఈ యొక్క రవాణా సంస్థలన్నమాట అయితే ముఖ్యంగా రోడ్డు రవాణా గురించి చెప్తే జిల్లా ఈ యొక్క జిల్లాలో అనేక జాతీయ రహదారులున్నాయి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇలాంటివి అయితే ఒక రాష్ట్ర రహదారులు మరియు జిల్లా రహదారులు కూడా ఉన్నాయి ఈ రహదారులు జిల్లాలోని వివిధ ప్రాంతాలను కలుపుతు ఈ యొక్క ప్రజలకు రవాణా సౌకర్యానందిస్తున్నాయి అలాగే రైలు రవాణా విషయమైతే ఈ జిల్లాలోని రెండు ప్రధాన రైల్వే స్టేషన్లున్నాయ్ రాజమండ్రి మరియు కోరమాండల్ ఈ రైల్వే స్టేషన్లు రాష్ట్రం మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి మనకు తెల్సిన విషయమే అయితే నౌక రవాణా కూడా మనకున్నది ఏంటంటే ఈ యొక్క జిల్లాలో గోదావరి న ఈ యొక్క గోదావరి నదనేది ప్రధాన నౌక రవాణా మార్గంగా మనం చూస్తాము

అలాగే మరి ముఖ్యంగా విమాన రవాణా కూడా మనకుంది అయితే జిల్లాలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం రాజమండ్రి విమానాశ్రయం ఉంది ఈ విమానాశ్రయం రాష్ట్రం మరియు దేశంలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు కన్పిస్తుంది ఈ యొక్క ఎంపికలు ఇక్కడ నివసించే ప్రజలు జీవితాలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయ్ అయితే మనం చూస్తే రోడ్డు రవాణా ప్రజలకు తమ గ్రామాలు మరియు పట్టణాల నుండి పనికి విద్యకు మరియు ఇతర అవసరాల కోసం సులభంగా ప్రయాణించడానికి అనుమతిస్తుంది అయితే రైలు రవాణా ప్రజలకు దూరప్రాంతాలకు ప్రయాణించటానికి అనుమతిస్తుంది నౌక రవాణా విషయమైతే గ్రామీణ ప్రాంతాలకు సరుకులను రవాణా చేయడానికి సహాయపడుతుంది విమాన రవాణా విషయమైతే ఇది ప్రజలకు దూరప్రాంతవింక ఇంక చాలా దూరప్రాంతాలకు వేగంగా ప్రయాణించటానికి దోహదపడుతుంది అయితే మొత్తానికి ఈ రవాణా ఎంపికలు ఈ జిల్లా ఈ యొక్క జిల్లాలోని రవాణా సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి అలాగే ప్రజలు గ తమ గమ్యస్థానాలకు ఎంతో సులభంగా మరియు సమర్థవంతంగ ప్రయాణించడానికి ఈ యొక్క ఎంపికలను ఉపయోగించబడం జరుగుతుంది అయితే జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రవాణా సౌకర్యం ఇంకా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతాలలో రోడ్డు పాడైపోయి మరియు అలాగే రవాణా సమయం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచటానికి ప్రభుత్వం మరింత కృషి చేయాల్సిన అవసరమయితే ఉంది అయితే ప్రస్తుతానికైతే ఎన్నో సౌకర్యాలు గ ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయినప్పడికి ఇంకా ఇంకొన్ని అభివృద్ధులు చేస్తే కనుక ప్రజలందరికి కూడా దోహదపడుతుంది అలాగే వారి యొక్క పనులనేవి సులభదాయకమవుతాయి ఇంకా చిన్నబిడ్డల నుంచి వృద్ధుల వరకు కూడా వారు వారు పనులు వారు పనులు తమంతట తాము చేసుకోడానికి దోహదపడతాయి